హలో ఆ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ ఇలా నా స్టడీ అయిపొయింది నేను డాన్స్ కోసం సర్చ్ చేస్తున్నాను మీరు ఏమన్న డాన్స్ చెప్తారా ఆ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటి ఓకే ఏ ఏ టైప్ డాన్సస్ ఉన్నాయి ఓకే నాకు ఫోక్ డాన్స్ కావాలి ఫోక్ డాన్స్ ఓకే టైమ్ డ్యూరేషన్ చెప్పండి ఓకే ఏ టైంకి ఇష్టం అయితే ఓకే ఓకే ఓకే ఫీ ఎంత ఉంటుంది అక్క డాన్స్ ఓకే అట్ ఫోక్ డాన్సు ఆ ఓకే ఏమన్న సర్టిఫికెట్ ఉంటుందా ఎండ్ ఆఫ్ ద ఓకే ఫీ తక్కువ చేయలేరా ఫైవ్ థౌసండ్ ఉంటుందా ఓకే నాకు కరెక్ట్ అడ్రస్ చెప్పండి

నేను రేపు కలుస్తాను ఆ ఓకే